మా ప్రాంతంలో పేరున్న థియేటర్ ఐనాక్స్ ఇది ఈ మల్టీప్లెక్స్లో ఐదు స్క్రీన్లు ఫుడ్ కోర్ట్లు బహుళ జాతీయ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు ఒక గేమింగ్ జోన్ కాంప్లెక్స్ ఒక రెండు అంచలు కవరింగ్ చేసే ఒక షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచూర్యం పొందిన ఐమ్యాక్స్ థియేటర్ దీని స్క్రీన్ డెబ్బై రెండు అడుగులు ఎత్తు తొంభై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఈ థియేటర్ పన్నెండు వేల వాట్ సౌండ్ సిస్టంతో ఆరు వందల ముప్పై ఐదు సీట్లను కలిగి ఉంటుంది అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్ తెరతో ఉన్న సినీ ఐమ్యాక్స్ థియేటర్తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ త్రీ డీ సినీ నేను ఇక్కడికి మా పిల్లలతో వెళ్ళడానికి చాలా ఇష్టపడతాను మేము తరచుగా అక్కడికి వెళుతూ ఉంటాము అక్కడున్న తినుబండారాలు కానీ మేము ఆట వస్తువులు కానీ మేము చాలా సంతోషంగా ఉంటాము అక్కడికి వెళ్తే ఇది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది మొత్తం ఇరవై ఐదు లక్షల చదరపు అడుగులు బిల్డప్ ఏరియాను కలిగి ఉంది దానిలో పదిహేడు లక్షల చదరపు అడుగులు స్థలం నికరంగా లీజుకు ఇవ్వడానికి వీలుగా ఉంది రెండు వందల పదిహేను దుకాణాలు ఉన్నాయి వాటి ఫుడ్ కోర్టులు రెస్టారెంట్లు ఫ్యామిలీలు ఎంటర్టైన్మెంట్ జోన్లు ఒక మల్టీప్లెక్స్ ఐస్ స్కేటింగ్ రింగ్ బౌలింగ్ హల్లులు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ అయిన మొత్తం ఖర్చు పదహారు వేల కోట్లు మేము తరచుగా ఇక్కడికి వెళ్ళి మా పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతాము ఈ వీటి అబ్దుల్ ఖాదర్ ఈ ఆస్తికి సొంతదారుడిగా వివాహకుడిగా వ్యవహరిస్తాడు ఇంటర్నేషనల్ సంస్థకు రిటైల్ ఎస్పీటల్ ఎస్టేట్కు మొదలైన రంగాలు విస్తృతమైన వ్యాపారాలు లావాదేవీలు ఉన్నాయి మేము ఇక్కడికి వెళ్ళి తరచుగా సినిమాలు చూస్తూ ఉంటాము మా కుటుంబంతోనే కాకుండా మా బంధువులు వచ్చినా మా స్నేహితులు వచ్చినా మేము ఇక్కడికి వెళ్ళి చాలా సంతోషంగా గడుపుతాము